చెప్పండి ఎవరు ఏమైంది సన్కి ముందు ఏమన్నా బ్లాక్ పిగ్మెంటేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఓకే ఏమైనా ప్రొడక్ట్ యూజ్ చేసారా అంటే ప్రివెంటివ్ మెజర్ యా కానీ మీకు ప్రాబ్లమ్ ఏంటంటే సన్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్పోజర్ అయిన దాన్ని బట్టి మీకు అది పిగ్మెంట్ అనేది వస్తుంది కదా ఫేస్ మీద ఇంకా రెడ్తో పాటు అది ఇంక్రీజ్ అయ్యి బ్లాక్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు సన్స్క్రీన్ అనేది ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం తీసుకోవాలి ముందు జాగ్రత్త దేనికైనా ఫేస్ అంటే కంటిన్యూగా మీ ఫేస్ వాష్ చేయటం కానీ అంటే త్రీ టైమ్స్ ఈజ్ బెటర్ దాంతోపాటు ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి అండ్ అదే చెప్తున్నాను అండి ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి కదా ముందు జాగ్రత్త ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి అంటే హైజీనిక్ మెయింటెయిన్ చెయ్యాలి తర్వాతా అది నైట్ టైమ్స్ మార్నింగ్ ఓకే మాయిశ్చరైజర్స్ ఉంటాయి కొన్ని రాత్రికి పొద్దున్నకి పెట్టుకుంటారు అది అది ఏం చేస్తుంది అంటే ముఖంని మాయిశ్చ్గా అంటే తడిగా ఉంచుతుందన్నమాట ఎక్కువగా ఎట్లాంటి ర్యాషెష్ రాకుండా అట్లా ఉంచుతుంది ఇంకా ఇంకా సన్స్క్రీన్ అ అనేది ఒకటి ఉంటుంది అది పెట్టుకోవటం వల్ల మీకు ఎండకి వెళ్ళినప్పుడు రెడ్గా అంటే ఎర్రగా అవుతుంది అంటున్నారు కదా అది పెట్ పెట్టుకుంటే మీకు కొంచెము తగ్గుతుంది అంటే ఎప్పుడు బయటికెళ్ళినా మీరు అది అదనేది పెట్టుకోవాలి సో అవన్నీ తగ్గుతాయి చాలా ఉన్నాయి అండి ఆన్లైన్లో చూడండి ఒకసారి మీరు వస్తే మీ స్కీన్ టైప్ అంటే మీ స్కీన్ ఎట్లాంటిదో చూసి ప్రిస్క్రిప్షన్ ఇస్తాను దానికి కూడా దానికి కూడా అంటే రాస్తాను మీరు వస్తే మీ స్కీన్ని చూసి ఓకే ఓకే సరే అండి